ఇక్కడ నుంచి ట్యాక్సీ ఎంత దూరం ఉంతా ఉంటదంటే పది నిమిషాలా ఇప్పుడు మనము ఉట్నూరు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది రెండు గంటలా అలాంటిది ఇప్పుడు ఉట్నూరుకు వెళ్ళేది ధర్మపూరి రోడ్డు కరాబైయింది కదా లక్షపేట్ నుంచి వెళ్ళాలంటే ఎంత సమయం పడవచ్చు మూడు గంటలా ఓకే